రెండు వేల ఆరు వందల యాభై నాలుగు పదివేల నాలుగు వందల అరవై నాలుగు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు ఐదు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై పన్నెండు వేల ఆరు వందలు